తెలుగు భాషను మీకు తెలిసిన వేరే భాషలతో పోలిస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు తెలుగు భాషను వేరే భాషలతో పోలిస్తే అంటే ఎవరి భాష వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది అండీ ఎందుకంటే నా భాష నాకు మంచిది అనిపిస్తుంది ఎందుకంటే నా మై మదర్ టంగ్ ఈస్ తెలుగు కాబట్టి నాకు తెలుగు లాంగ్వేజ్ కంఫర్ట్ అనిపిస్తుంది నాకు తెలుగు మాట్లాడడానికి నేను గలగలా మాట్లాడగలుగుతాను తెలుగులో అదే అథర్ లాంగ్వేజ్ అంటే నేను కొంచెం తడపడతాను ఇప్పుడు నాకు మరాఠీ రాదు మరాఠీ వాళ్ళకి మరాటి బాగుంటుంది ఎవరి లాంగ్వేజ్ బట్టి వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుంది బట్ తెలుగు భాషలో ఏంటంటే స్వచ్ఛమైన తెలుగు పదాలు ఉంటాయి స్వచ్ఛమైన తెలుగు వర్డ్స్ ఉంటాయి కాబట్టి అది నాకు ఇష్టం నాకు మాట్లాడడానికి ఇష్టం చదవడానికి ఇష్టం కాబట్టి తెలుగు నాకు మంచిగానే అనిపిస్తుంది అంటే వేరే భాషలతో పోలిస్తే తెలుగు ఎలా ఉంటుందంటే నాకు తెలుగు వచ్చు కాబట్టి నాకు తెలుగు నాకు తెలిసిన భాష వచ్చీ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు భాషలతో పొలిస్తే నేను తెలుగునే ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతాను నాకు అదే కంఫర్ట్ ఎందుకు అంటే మై మదర్ టంగ్ ఈస్ తెలుగు కాబట్టి ఇంగ్లీష్ అంటే అది ఏంటంటే మనకు గ్రోత్కి యుస్ అవుతుంది మెయిన్లీ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో తప్పు ఏం లేదు అండీ నేర్చుకోవచ్చు బట్ మదర్ టంగ్ని అయితే మర్చిపోలేం కదా ఎంత మంది ఉన్నా మదర్ మదర్ మదరే కదా అదే విధంగా మై మదర్ టంగ్ ఈస్ తెలుగు కాబట్టి నేను తెలుగుకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తాను